గీత శ్రీ క్యాంటినా మేము కస్టమర్ వచ్చామండి మీ యొక్క హోటల్ నందు ఉన్నాము ఇక్కడ టేబుల్ కూడా అంత ఇదిగా క్లీనింగ్ లేదు ఏమండీ ఇలాగే ఉంటుందా హోటల్లో

అండి అలాకాదండి మేము వచ్చి చాలా సేపు అయ్యిందండి ఇక్కడ ఆకులు తిని ఉన్నారు ఆకులు అంతా క్లీనింగ్ చేయలేదు ఏమి లేదు అలాగే ఉంది చాలా సేపు వెయిట్ చేస్తూ ఉన్నాం అంటే మాకు ఫుడ్ అలైన్మెంట్ చేయరా ఫుడ్ కూడా అంత ఇదిగా ఏం లేదండి టేస్ట్ లేదు క్వాలిటీ లేదు మాకు తగిన విధంగా శాటిస్ఫ్యాక్షనే లేదండి ఇది అలా అలాగండి ఒక క్యాంటీన్కు వస్తే కనీసము ఇక్కడ స్టే చే దీని మీద డైనింగ్ టేబుల్ హాల్లో ఎటువంటి వాటర్ లేదు గ్లాస్ లేదు అలాగే అలాగే ఒక సంస్థ యజమాని గారు అలాగే అండి మెయిన్టైన్ చేసేది సర్వర్ని సర్వర్ని సర్వర్ని పిలిస్తే అతను ఏమాత్రం లెక్కబెట్టలేదు ఒక ఓనర్గా మీరొక భాద్యత తీసుకోవాలి కదండి ఒక కస్టమర్ వస్తే చాలా సేపు వెయిట్ చేయలేరండి మీ యొక్క హోటల్లో ఇంతక ముందు ఫుడ్ బాగుందనేసి ఒక శాటిస్ఫ్యాక్షన్ కోసమే మళ్ళీ మీ యొక్క హోటల్కి మళ్ళీ మేము రావడం జరిగింది ఆ యొక్క బ్యాడ్ నేమ్ బ్యాడ్ నేమ్ అనేది హోటల్కి వస్తే ఎలాగండి దీంట్లో పెరుగు లే పెరుగు పెరుగు లేదు మాకు కావాల్సిన కర్రీస్ పెట్టలేదు అప్పడం లేదు ఇటువంటిది ఏ శాటిస్ఫ్యాక్షన్గా లే లేకుండాగా ఉంటే ఎలాగండి భోజనం చేసేది అది కా అది అది కాదండి ఒక వ్యక్తి వస్తే హలో అలా కాదండి ఇంకెప్పుడండి వాళ్ళు చేసేది ఒక ఓనర్గా ఉండేటప్పుడు మీరే బాధ్యత అనేది తీసుకోవాలి ఒక సంస్థ యజమాని మీరు ఒక అధికారిగా మీ యొక్క హోదాలో మీరు ఉండాలి కాబట్టి మీకు చెప్తాము సర్వర్ని సర్వెంట్ని పిలిచి మేము చెప్పలేం కదండి ఫుడ్ శాటిస్ఫ్యాక్షన్గా ఏమాత్రం లేదండి